హలో మేడం హలో డాక్టర్ గారు నేను మా దుర్గాని మాట్లాడుతున్నాను ఏం లేదు మేడం నేను మొన్న కూడా చెప్పాను కదా నా షోల్డర్పై నుండి కింద దాకా పెయిన్ బాగా వస్తుంది హ్యాండ్ అంతా రైట్ హ్యాండ్ మొత్తం వస్తుంది బాగా అవును డాక్టర్ అదే తెలియట్లేదు డాక్టర్ ఏమన్నా గుద్దుకుందా లేకపోతే అన్ఎక్స్పెక్టడ్గా పట్టేసిందో తెలీదు కానీ నిన్న నైట్ నుండి వస్తుంది డాక్టర్ బాగా పెయిన్ ఏం చేయాలి డాక్టర్ దానికి ఈ పెయిన్ తట్టుకోలేక నైట్ నిద్ర కూడా పట్టట్లేదు డాక్టర్

పెట్టాను డాక్టర్ నిన్న నైట్ పెయిన్ రాగానే ఫస్ట్ అదే పెట్టాను కానీ తగ్గలేదు ఏం చేయను ఇంకా ఓకే డా ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ కానీ డాక్టర్ నేను నేను అదే చేద్దాం అనుకున్నాను డాక్టర్ ఒకసారి దాన్ని మేము అంటే ఆ పెయిన్కి యూజ్ చేయొచ్చా యూజ్ చేయకూడదా తెలియక అందుకు డాక్టర్ అందుకే ఇంక సరేలే అనిచెప్పి మిమ్మల్ని కనుక్కొని ఒకసారి మిమ్మల్ని కనుక్కొని ఒకసారి ట్రై చేద్దామని ఆగాను డాక్టర్

సరే డాక్టర్ మీరు అంటే ఇప్పుడు వోలినీ స్ప్రే బెస్ట్ అంటారా అంటే పెయిన్కి నేను యూజ్ చేయకూడదో యూజ్ చేయాలో తెలియకుండా నేను యూజ్ చేసి మళ్ళీ అది పెయిన్ ఎక్కువైపోయిద్దేమో అని ఒకసారి మిమ్మల్ని అడిగి చూద్దా చేద్దాం అని చెప్పి ఆగాను డాక్టర్ ఇప్పటి దాకా సరే డాక్టర్ అయితే అది మెడిసిన్గా వాడవచ్చా డాక్టర్ ఓకే డాక్టర్ ఇంకా ఏమైనా ప్రికాషన్స్ రాసిస్తారా నాకు ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్